ఆ చెప్పండి మేడం ఆ మ్యామ్ ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ మా దగ్గర మెనూ చూస్తే కాఫీ టీ గ్రీన్ టీ కాపుచినో కాపుచినో ఉంటాయి కదా మేడం ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ మేము షేర్ చేస్తాం మ్యామ్ మీకు అడ్రస్ చెప్పండి మాది మీది ఎక్కడికి పంపించాలో ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ మేము ప్రొఫైల్ షేర్ చేస్తాము మెను కూడా పెడతాం మొత్తం మా దగ్గర స్పెషల్ అయితే కాఫీ అండ్ బ్లాక్ టీ జింజర్ టీ ఇవన్నీ మా దగ్గర స్పెషల్ అండి దానికి సైడ్ డిషెస్ కూడా ఉంటాయి ఎగ్ బిస్కట్స్ అట్లాంటివి కూడా ఇవన్నీ కూడా ఉంటాయి మీరు చూసి పెట్టండి ఎస్ ఓకే మ్యామ్ సరే మేము మెనూ చూసి పెడతాము దాని బట్టి మీరు చూసి ఆర్డర్ పెట్టండి అపుడు మీకు ఆఫర్స్ ఏమున్నాయో అలా అంటే మొత్తం కాబట్టి మీరు ఆర్డర్ చేస్తునారు మీకు ఏమైనా డిస్కౌంట్ కూడా ఇవ్వవచ్చు మేము మెనూ కార్డ్ చూసి మీరు చెప్పండి లిస్ట్ మేము ఆర్డర్ ఆర్డర్ మీకు పంపిస్తాము ఓకే మ్యామ్ థ్యాంక్యూ మ్యామ్